మాట్లాడేది సౌజన్యనా అమ్మ నీకు ఏమైంది అమ్మ అసలు నీ ఫుడ్బాల్ ప్రాక్టీస్ ఏమి బాగలేదు ఇంకా నీ పర్ఫామెన్స్ చాలా పూర్గా ఉంది అసలు ఏమైంది కాన్సన్ట్రేట్ చేస్తలేవు గేమ్లో ఓకే అమ్మ మదర్కి హెల్త్ బాలేదు కానీ చూసుకో కానీ ఇక్కడ కూడా కొంచెం నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఎందుకంటే న్యాషనల్స్ ఇప్పుడు దగ్గరలో ఉన్నాయి కదా నువ్వు ఇంత కాన్సన్ట్రేట్ చేయలేవు అనుకో నువ్వు న్యాషనల్కి ఎట్లా సెలెక్ట్ అవుతావు ఇన్ని రోజులు ఓకే అమ్మ రెగ్యులర్గా రా మార్నింగు ఈవినింగు బాగా ప్రాక్టీస్ చెయ్యి ఈ ఇప్పుడు నువ్వు రాలేవు అని అనుకో చాలా కా కాన్సన్ట్రేషన్ పెట్టలేవు అని అనుకో తర్వాత న్యాషనల్కి నువ్వు సెలెక్ట్ అవ్వవు ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది ఇంక నేను నీకు సపోర్ట్ చేస్తాను డైలీ రా నీకు తొందరగా ఫైవ్ ఓ క్లాక్కి రా గ్రౌండ్కి నేను డైలీ మార్నింగ్ నీకు అన్ని ప్రాక్టీస్ చేపిస్తాను వామ్అప్ చేపిస్తాను దగ్గర నుండి చూసుకుంటాను బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా న్యాషనల్కి సెలెక్ట్ అయిపోతావు ఓకే అమ్మ కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చెయ్యి కొంచెం స్టడీని కొన్ని రోజులు పక్కన పెట్టుకో తర్వాత చదువుకో ఎందుకంటే ఇప్పుడు ఒక వన్ మంత్లో న్యాషనల్స్ ఉన్నాయి కదా నువ్వు ఈ టైంలో అన్ అదే వేరే వాటి గురించి డిస్టర్బ్ అవ్వకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అనేది ఫుడ్బాల్లో పెట్టు ఓకేనా ఏమి లేదు నువ్వు డైలీ వస్తావు కదా ఇంకా కంటిన్యూగా ముందు కూడా నువ్వు ప్రాక్టీస్ చేసినావు కదా ఏమి ఉండదు నువ్వు కంటిన్యూగా వచ్చేయ్యి ఓకే అమ్మ మరి